బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కనే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే మొదట బైక్ యొక్క కండీషన్స్ అలాగే పెట్రోలు ఏ యే ప్రాంతాలలో మనకు దగ్గరలో ఉన్నాయో చూసుకోవాలి అలాగే మన బండి నడిపేటప్పుడు మొదటగా హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి అప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా జరిగినా కూడా తలకాయకు ఏమి ప్రాబ్లం కాకుండా ఉంటుంది